ప్రధాన మంత్రి ఆయాబి యోజన పథకం నాకు తెలియదు నాకు తెలిసిన పథకాలు ఇవి మా స్టేట్లో చాలా అద్భుతంగా మన తెలంగాణ గవర్నమెంట్ కొత్త కొత్త నూతనంగా ఎన్నికైన గవర్నమెంటు చాలా మంచి అభివృద్ధి పథకాలు తెస్తుంది వారికి ఫ్రీ బస్సు సౌకర్యం కల్పిస్తుంది అలాగే రైతు ఋణ మాఫీ చేస్తుంది రైతులకు ఎవరైతే పది పదేండ్ల కింద లోన్ తీసుకున్న వారికి లోన్ లోన్ ఋణ మాఫీ చేస్తుంది అలాగే రైతు రైతు బంధు ఇస్తుంది రైతు బంధు ఏటా ఎకరానికి పదివేల రూపాయల సాయం చేస్తుంది అలాగే రైతు బీమా ఎవరైతే రైతు చనిపోతాడో వారి ఇంటికి వారి ఇంటికి ఐదు లక్షల రూపాయిలు అందిస్తుంది అలాగే సబ్సిడీలో రైతు రైతులకి సబ్సిడీలు ఇస్తుంది ఎరువు సబ్సిడీ అలాగే మసాలా సబ్సిడీ ఇస్తుంది నాకు చాలా ఆన సంతోషంగా అనిపిస్తుంది ఈ గవర్నమెంట్తో